పశ్చిమ గోదావరి జిల్లాలో యువతకు ఉద్యోగ ఉద్య నాయకత్వానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు వాటి యొక్క పరిష్కారాలు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుందాం పశ్చిమ గోదావరిలు జిల్లాలో యువత ఎక్కువగా ఉంది వాళ్ళు ఎంతోమంది అందులో తొంభై శాతం మంది డిగ్రీలు మరియు బీటెక్లు పూర్తి చేసి ఉన్నారు అందులో చాలామంది ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు విద్యారంగం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్కలంగా ఉందని అనుకోవాలి ఉద్యోగ అవకాశాలు ఇక ఇక్కడ ఈ ప్రాంతం వరకు తక్కువగా ఉన్నా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఇతర దేశాలకి వెళ్ళి ఇతర ప్రాంతాలకి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే విద్య పరంగా ఎక్కువగా సమస్యలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలు పశ్చిమ గోదావరిలో తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇంకా ఏర్పడలేదు ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అనేది ఇంకా చాలా వరకు డెవలప్ అవ్వాలి అలా అని పూర్తిగా లేవని చెప్పలేము ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి మిగతా అవకాశాలు అన్నీ ఇతర మన ఆంధ్రప్రదేశ్ కన్నా వేరే చాలా మంది ఇక్కడ చదువుకొని మంచిగా చదువుకొని వేరే దేశాలకు వెళ్ళి పని చేయడం ఎందుకంటే అక్కడ వాళ్ళకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అలాగే గ్రామీణ జీవనోపాధి మిషన్స్ లాంటివి ఇప్పుడు ఇంప్లిమెంట్స్ చేస్తున్నారు చక్కగా వాలంటీర్లని సచివాలయాలని కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అలాగే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి పశ్చిమ గోదావరికి చాలామంది బిజినెస్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా పెరుగుతున్నాయి అలాగే యువత అభివృద్ధి మాత్రం నైపుణ్యత అభివృద్ధి మాత్రం రెండు చక్కగా ఉన్నాయి వ్యవస్థాపకత ఇప్పుడు బాగుంది అందరూ బాగా చదువుకుంటున్నారు మంచి మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు